వ్యవసాయంలో పెరట్లో పెంచే సాధారణ కోళ్ల రకాలు ఏవేవి అంటే నాటు కోళ్ళుంటాయి పారం కోళ్లు ఉన్నాయి ఇంకా బాతులు కూడా ఉన్నాయి మా కోళ్లు ఏ రకమైన జాతులు ఉన్నాయి అని అనుకుంటే నాటు కోళ్లు పారం కోళ్లు ఉన్నాయండి మేము ఆ వ్యాపారాన్ని ఎలాగ నిలబెట్టుకుంటాం అంటే మాకు ఇలాగ ఆర్డర్ అనేది వస్తుంది ఎవరైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాకు ఎన్ని కోళ్లు కావాలి అని అనుకుంటే వాళ్ళకి మేము రెడీ గా ఉంచుతాము వాళ్ళకి మాకు కొన్ని డీలింగ్స్ అవుతాయి ఆ డీలింగ్స్ కాని నప్పినట్టయితే అప్పుడు మేము కోళ్లు అనేది ఒక వ్యాన్ లోకి ఎక్కించి వాళ్ళకి పంపిస్తాం